అవునండి తిరుపతిలోని వెంకటేశ్వర విద్యా విద్యా కళాశాల ఉంది కదా దాన్ని టాప్ ఫైవ్లో చేద్దామని అనుకుంటున్నామండీ దాని కోసం పిలిచాను మిమ్మల్ని అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపు అది టాప్ టెన్లోకి వచ్చేలా చేయండి మీరు మీకేమన్న కావాలంటే నేను హెల్ప్ చేస్తాను శాలరీస్ శాలరీస్ నేను చూసుకుంటానండి అయితే మీరు మంచి ఫ్యాకల్టీని చూసి పెట్టండి ఫ్యాక ఫ్యాకల్టీ బట్టే ఫ్యాకల్టీ బట్టే కదండీ మన కాలేజ్కి ఉంటుంది పేరు ఇదంతా ఫ్యాకల్టీని చూసుకునే కదండీ అడ్మిషన్స్ కాని స్టూడెంట్స్ కాని జాయిన్ అయ్యేది నేను చూ మీరు పెట్టండి మంచి ఫ్యాకల్టీని చూసుకుందాం శాలరీ తర్వాత ఎక్విప్మెంట్స్ అన్ని తెప్పిస్తానండి చెప్పండి ఏమేం కావాలో ప్లాట్స్ అన్ని మొత్తం అంతా చూడండి ఏమేమి కావాలి కావాలి ఏంటి అని మొత్తము ఈ సారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోపు టాప్ టెన్లోకెళ్ళాలి ఈ కాలేజ్ ఇబ్బందవుతుందా వైఫై కూడా ఇద్దామండి ఇంకేమైనా కావాలా సరేనండి అయితే ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ట్రై చేద్దాం ఈ ఇయర్ ఇప్పటి నుంచే ప్లేస్మెంట్స్ ఉన్నాయన్న ఫ్యాకల్టీ బాగుంటే మన కాలేజే బాగుంటుంది లాంటే థర్డ్ ఇయర్కి పడ్తేనే బాగుం టుందండి ఫోర్త్ ఇయర్కి కంప్లీట్ అయిపోతుంది కదా కొంచెం కొంచెం థర్డ్ ఇయర్ నుంచి లాస్ట్ ఫోర్త్ ఇయర్కి వస్తున్నాం అనగా అప్పటినుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది అవును ఫీజేస్ ఇంకెలాగో ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళక్కూడా ఫీజేస్ కొంచెం ఉండాలి కాబట్టి ఫీజేస్ కూడా మా చూసుకొని పెంచుకొని చూద్దామండి అంటే లాడ్జ్ కూడా పెట్టి లాడ్జ్ కూడా పెట్టించాలి కాబట్టి అవునండి అదే ప్లే క్లాస్లో త్రీ ఇయర్స్కి ప్లేస్మెంట్ ఫి ఇలా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నామని స్టూడెంట్స్కి చెప్తే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు చూస్తారు ఇంకా పక్కాగా ప్లేస్మెంట్ కోసమే వస్తా ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కన్ఫామ్గా స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవుతారు సరే అండి అయితే మీరు మీరు మాత్రం బాగా ట్రై చేయండి మీకేమన్న కావాలన్నా లేకపోతే ఏమన్నా నేను చూసుకుంటాను మీరు నాకు చెప్తే లాడ్జ్ అన్నారు వైఫై అన్నారు ఫ్యాకల్టీ అన్నారు ఈ మూడు నేను హె నేను చేస్తాను ఇది మాత్రం ఈ కాలేజ్ మాత్రం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోపు టాప్గా రావాలి టాప్ టెన్లో సరే నండి